నమస్తే సార్ బాగున్నాను సార్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు

ఏం లేదు సార్ అదే మా ఊరిలో ఒక పది కిలోమీటర్లు రోడ్డు వెయ్యాలని అనుకుంటున్నామండి అది మీకు తెలుస్తుంది కదా మీరు రోడ్డు కాంట్రాక్టర్ అవి చేస్తూ ఉంటారు కదా అంటే దానికి నేను అంచనా కనుక్కుందామని అసలు ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఒక పా పది కిలోమీటర్ల రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు అది చెప్పండి చెప్పండి రోడ్డనేది కూడా అవి మెట్ట ప్రాంతం అండి బాగా మెట్ట ప్రాంతం అది

అవును సార్ అవును సార్ కోటి రూపా నేను పది కిలోమీటర్లే అండి చిన్న సా ఓకే మూడు కోట్ల వరకు అవుద్ది అంటారా నాకంటే రౌండ్ ఫిగర్గా మినిమమ్ మ్యాక్సిమమ్ ఎంత అవుద్దాంటారు నేను కూడా చూసుకోవాలి కదా ఎంత కూడా అవునవును ఓకే సార్ ఓకే సార్ ఓకే ఖచ్చితం అవగాహన ఉందండి అంటే నేను కనుక్కుందాం అని ఈ ఎలా ఉంది అసల పరిస్థితులు రేట్లు ఎలా ఉన్నాయని నేను కన్నుకుందాం అని చేసాను అది అవును సార్ అవును సార్

ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ మంచి ఇంప్రమేషన్ నాకు ఇచ్చారు ఈ ఇంప్రమేషన్ బట్టి నేను ముందుకెళ్తాను సార్ నాకేదన్న డౌట్ వస్తే మళ్లీ మీకు కాల్ చేస్తాను చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్